చెప్పండి అవునండి చెప్పండి అవునండి ఎప్పుడండి ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడేనా ఒక్క అరగంట పడుతుంది అండి ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్ కి రావాల బస్ స్టాండ్ కి రావాలా అండి తోటపళ్లండి తోటపల్లి బస్ స్టాండ్ ఇప్పుడు అక్కడ నుంచి తోటపల్లి బస్ స్టాండ్ నుంచి విజయవాడ స్టేషన్ ఆ బస్ స్టాండ్ దాకా ఎక్కడండి బస్టాండా లేదంటే రైల్వే స్టేషన్ కి వెళ్లాల విజయవాడ బస్ స్టాండ్ మరి ఎంతమంది అండి ముగ్గురా మూడువేలండి మూడువేలు అంటే మరీ బ్యాక్ వచ్చినప్పుడు యే అంటే బ్యాక్ వచ్చినప్పుడు ఒక ఖాళీగా వస్తుంది అండి ఏంటి అండి తక్కు అంటే మరి వెనక్కి నాకు డీజిల్ కోసం మరి వెళ్లినప్పుడు కొట్టించుకొని మళ్లీ డీజిల్ మీరే కొట్టించాలి అండి అహ వెళ్లినప్పుడు మీరు కొట్టిస్తారండి డీజిలు సోర్స్ మావి అహ మీరు ఎల్ల అంటే మీరు ఇంకో విషయం ఏంటి అంటే మీరు వెళ్లినప్పుడు కొట్టిస్తారు కాని వెళ్లినప్పుడు ఇది వరకు టోల్ కట్ టోల్ గేట్ ల దగ్గర మీరే కట్టేవాళ్లు డబ్బులు అవునా మ్యాడం ఇప్పుడు ఏంటి అంటే ఫాస్ట్ టాగ్ వల్ల మాదాంట్లో నుంచి కట్ అవుతున్నాయి కదా మ్యాడం మరీ వెళ్లినప్పుడు టోల్ మా దాంట్లో నుంచి కట్ అవుతుంది వచ్చేటప్పుడు కట్ అయినప్పుడు మరి మాకే తగ్గిపోతంది కదా మ్యాడం సరే మూడు వేలకా అండి మూడు వేలే అండి అది డ్రైవర్ కే అది డ్రైవర్ ని పంపుతాను అది డ్రైవర్ కి ఎంతో కొంత ఒక రెండు వందలు కాని మూడు వందలు కాని ఇవ్వాలండి అది ఎన్నింటికల్లా ఒక అరగంటలో కార్ వస్తుందండి మీకు ఆ మీరు బస్టాండ్ కి వచ్చేసెయ్యండి మీకు బస్ కార్ డ్రైవర్ నంబర్ ని కార్ నంబర్ మీకు మెసేజ్ పెడతానండి సరేనండి మీరు అడ్వాన్స్ ఎంతో కొంత కొంచెం కొట్టండి ఫోన్ పే చెయ్యండి సరే సరే ధన్యవాదం